మా రాష్ట్రంలో ఎక్కువగా అందరూ తెలుగు భాషలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే అనేకమైన సాంస్కృతిగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు ఎక్కువగా ప్రజలందరికీ అర్థమయ్యే భాషను మాట్లాడాలంటే అందరూ ఎక్కువగా తెలుగుని మాట్లాడవలసి ఉంటుంది ఎందుకంటే ప్రాముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ సంబంధమైన ఏ అయిన కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా అందులో ఎక్కువగా తెలుగులో మాట్లాడుతూ తెలుగు యొక్క భాషను అందరికి తెలియపరుస్తూ తెలుగు భాష అందరికి అర్థమవుతుంది కాబట్టి తెలుగు భాషలో అందరికీ తెలియజేస్తూ ఉంటారు గనుక మా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష ఎక్కువగా ప్రాముఖ్యమైనది అందరూ తెలుగులో మాట్లాడినప్పుడు అందరికి ఎక్కువగా ముఖ్యమైన పాత్రను వహిస్తూ ఉంటుంది ఎందుకంటే తెలుగు భాష అనేది చాలా ప్రముఖమైన భాష ఎందుకంటే అన్ని భాషల్లో కెల్లా తెలుగు లెస్స అన్నారు మన పెద్దలు గనుక మేము ఎక్కువగా తెలుగుని మాట్లాడతా ఉంటాము ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరిగినపుడు కూడా తెలుగునే ఎక్కువగా వాడతా ఉంటాము ఇంకా మేము ఏ ఎటువంటి కార్యక్రమం జరిగినా ప్రతి ఒక్కరినీ తెలుగులో మాట్లాడమని మేము ఎప్పటి కప్పుడు చెప్తూ ఉంటాం ఎందుకంటే చాలా మంది పల్లెటూరిలో నివసిస్తూ ఉన్నటువంటి జనం ఉన్నారు వారికి తెలుగు అనేది స్వచ్చమైన తెలుగు అనేది అర్థమవుతూ ఉంటది ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు వారికి సరిగా అర్థమవటం అయితే జరగదు గనుకనే ఎక్కువనే తెలుగు మాట్లాడతాము తెలుగు అనేది ఎక్కువ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది మేము కూడా ఏమి జరిగిన ఎక్కువ ఎక్కువగా తెలుగుని వాడటానికి ఇష్టపడతా ఉంటాను